నేను మాకు పెరడు అనేది ఎక్కువగా ఉంది దాన్ని ఎక్కువగా మేమూ అందులో తోట మొక్కలు గట్రా వేసి పెంచుతూ ఉంటాం అప్పుడప్పుడు ఈ పక్షులనేవి వచ్చి ఆహారం తనకీ ఉన్నాయా తినడానికీ అని చూసి వెలుతుంటాయి మేము వాటిని ఆకర్షించడానికే కాదు వాటికి సాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడైనా ఈ పావురాలు వచ్చేటట్టు అయితే నేను బియ్యపుగింజలు వేయడం లేదా వడ్ల గింజలు వేయడం ఇలాంటివి చేస్తాను అలాగే ఈ రామచిలకలు అటువంటి పక్షులని ఆహారం కోసం నేను జామకాయలు అటువంటి వాటిల్ని కూడా పెడుతూ ఉంటాను అలాగే మా అమ్మ గారు ఎక్కువ ఈ పెరటీలోనే ఎక్కువ పని చేస్తూ ఉంటారు కాబట్టీ వాటి యొక్క దాహన్ని తీర్చడానికి వాటికీ నీళ్ళు అందేలాగా వాటికి దగ్గరలో ఒక డొక్కులో కానీ లేదా ఒక పెద్ద పాత్రలో కానీ నీళ్ళు వేసి వాటికి అందేలాగా పెట్టడం అలాంటివి చూస్తూ ఉంటాం అలాగే మేము ఈ వ్యవసాయం ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టీ ఈ వడ్ల గింజలను ఒక మోపు కింద కట్టి వాటిని వేలాడదీసి ఈ పకచులు పిచ్చుకలు పావురాలు పక్షులు వచ్చి తినడానికీ అందుబాటులో ఉండేలాగా వాటిని వేలాడేలా కడతు ఉంటాము అలాగే ఇంకా వీటి కొన్ని కొన్ని కొన్ని కొన్ని పక్షులు అయితే పండ్లను కూడా తింటూ ఉంటాయి మా పెరటిలో పెరిగే పండ్లను కూడా తింటూ ఉంటాయి వాటి కోసం ఇటువంటి ఆహారాన్ని సేకరించి వాటికి అందుబాటులో ఉండేలాగా చేస్తూ ఉంటాము ఇంకా ఏమైనా వాటికి అవసరమైనవి ఉన్నాయా అంటే మేమూ నూకలు బియ్యంతో పాటు కొన్ని నూక గింజలు కూడా ఉంటాయి వాటినీ కూడా వాటికి అందుబాటులో ఉండేలాగా పెట్టి వాటి యొక్క ఆహారాన్ని తీర్చడానికి అలాగే వాటిని ఆకర్షించడానికి ఏ విధమైన పనులు గట్రా మేము చేస్తూ ఉంటాము